హలో ఎవరండి నమస్తే అండి ఎవరండి చెప్పండి ఓకే అండి మంచిదే అండి ఎంత మందిని జాయిన్ చేస్తారండి ఏ ఏ క్లాస్ అండి ఆ ఆ ఆ ఓకే అండి మేడం ఇది ఇంటర్నేషనల్ స్కూల్ కాబట్టి అన్ని ఫెసిలిటీస్ గురించి చాలా మంచిగానే చెప్పుంటారు ఆల్రెడీ మీకు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ స్కూల్ కాబట్టి అన్నీ అవైలబుల్గా ఉంటుంది టీచర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మీ పిల్లలు ఇద్దరికీ ఏ లోటు రాకుండా చూసుకుంటాము ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా స్కూల్ గురించి ఒకరు ఎల్కేజీ అంటున్నారు కాబట్టి టెన్ థౌజండ్ ఉంటుంది ఇంకొకరు సెకండ్ క్లాస్ అంటున్నారు కాబట్టి ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది అంతే అండి ఎప్పుడు జాయిన్ చేస్తారు అది మీ డిస్టెన్స్ని బట్టి ఉంటుంది మేడం మీ ఇల్లు దగ్గరయితే అవసరం లేదు వాన్ అనేది ఒకవేళ్ళ దూరంగా ఉంటే ఖచ్చితంగా వాన్ ఫెసిలిటీ అనేది అవసరంమవుతుంది వాన్ ఫీజు డిస్టెన్స్ని బట్టి మనము కాల్క్యులేట్ చెయ్యాలి ఒక టూ థౌజండ్ అది దగ్గర డిస్టెన్స్ అయితే త్రీ థౌజండ్ అలా ఉంటుంది మన సర్కిల్లోనే కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయితే ట్వంటీ టు థర్టీ థౌజండ్ అది ప్లేసెస్ని బట్టి ఫీజ అనేది ఉంటుందండి ఓకే అండి ఎప్పుడు జాయిన్ చేయిస్తారండి ఓకే అండి థ్యాంక్యూ ఓకే అండి